ప్రస్తుత తెలంగాణలో వ్యవసాయ రంగం చూసుకుంటే మన తెలంగాణలో అతిపెద్ద పేరు ఉన్నది వ్యవసాయం ఏ ఏ రాష్ట్రంలో చూసిన మనకి మన తెలంగాణలో ఉన్నంత వ్యవసాయ భూములు ఏ రాష్ట్రంలో కాని ఏ ఇతర దేశాల్లో కాని లేవు మన అఖండ భారతంలో చూస్తే మన తెలంగాణ వ్యవసాయంలో అతి ఉన్నతమైనది వ్యవసాయ పరిశ్రమకు వస్తే మన మన భూములు ఒకప్పుడు రాజులుచే ఉచితంగా ఇచ్చి వాటిని మనకు కౌలు రూపంలో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దానికి బదులుగా మనము వాళ్ళకు కవులు కట్ రాజులకు కౌలు కట్టే వాళ్ళం కానీ ఇప్పుడున్న ప్రైవేట్ సెక్టార్ వల్ల ఎవరి భూ భూములు వాళ్ళకి ఉండడంతో ఎవరు వ్యవసాయానికి మొగ్గు చూపడం లేదు వ్యవసాయం అనేది ఒకప్పుడు రైతులకు ఉండే బాధ్యత కానీ నేడు వ్యవసాయం అనేది ఒక చిన్న విషయం చిన్న విషయం అయినది తెలంగాణలో వ్యవసాయ రసాయనాలు ఎక్కువ అవ్వడం వల్ల భూముల యొక్క సా భూముల యొక్క సారాంతం తగ్గిపోతుంది భూముల విషయానికి చూస్తే తెలంగాణలో చాలా బీడు భూములు అనేది ఉన్నాయి భీముభూ బీడు భూముల వలన వ్యవసాయ రంగంకి చాలా లోటు ఉన్నది బీడు భూములను వ్యవసాయ భూములుగా చేస్తే తెలంగాణ ఇంకా అత్యున్నత వ్యవసాయ రంగంలో ఉంటుంది వ్యవసాయ పరిశ్రమలో రసాయనాల వల్ల కలుషితమై రైతులు ఏ ఏ రసాయనాలు వాడాలో చాలా ఇబ్బందిగా ఉన్నారు ఆ రసాయనాల వల్ల పురుగులతో పాటు చెట్లు వాళ్ళ వాళ్ళు పెంచిన పంట కూడా నాశనం అవుతుంది ప్రభుత్వం వారికి రుణమాఫీలు పేరుతో ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తుంది కానీ అది వాళ్ళకి సరిపోవట్లేదు రుణమాఫీ అనేది పంటపై వచ్చే దానికి ఇవ్వాలి కానీ ప్రభుత్వం దీనికి చాలా యోచిస్తుంది రైతుల తక్కువ ఉండడంతో ప్రభుత్వ నిధులు సంక్షేమ నిధి అనే పేరుతో మధ్య మధ్య ఉన్న మధ్యవర్తులు ఎంతో దోచుకుంటున్నారు వీరి వల్ల ప్రభుత్వానికి కాని రైతులకు కాని ఎటువంటి ఉపయోగం లేదు రైతులు తాము వేసిన పంట తామే తీసి అమ్మడానికి కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనను వారి వారు తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళు వ్యవసాయం చేయాల్సి వస్తుంది వాళ్ళు పండించే పంట కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఇందువల్ల రైతులు తగినంత లాభాన్ని పొందలేకపోతున్నారు రైతుల విషయం చూసుకుంటే వారి వారి పం వారి పంట చూసుకుంటే ఇతరులకు కానీ ప్రభుత్వం